నేను అమేజాన్ బిగ్ బాస్కెట్ డీల్లో నుంచి నేను సారీస్ అనేవి బుక్ చేసుకోవడం జరిగింది అవి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అనమాట అంటే అంత తక్కువ ప్రైస్లోకి అంత మంచి క్వాలిటీ రావడమనేది నిజంగా చాలా గ్రేటు యాజిటీస్గా ఎలా అయితే చూపించారో పిక్చర్లో అలాగే వచ్చింది కాని ఏంటంటే నేనొక్కటి షాక్ ఇంత తక్కువ ప్రైస్కు ఒస్తుంది గదా అసలు మంచిగా వస్తుందా రాదా ఇలాగే చెప్తారులే ఆఫర్స్లోగా అప్పటని చెప్పేసి నేను పెట్టుకోలేదు ఫస్ట్ కాని నా ఫ్రెండ్ ఒకరు చూసి లేదు నిజంగా బాగా వస్తున్నాయ్ ఒకసారి పెట్టుకొని ట్రై చేయి అని చెప్పేసి అనంటే సరే ట్రై చేద్దాము బాగోకపోతే రిటర్న్ చేసేద్దాంలే మన ఎమౌంట్ మళ్ళీ రీఫండ్ చేయమందాం అని చెప్పేసి అని అనుకున్నాను అలా అని సరే అని చెప్పేసి ఆర్డర్ పెడితే నిజంగా ఎలా ఉన్నదో యాజిటీస్ అలాగే ఒచ్చింది ఇంక క్వాలిటీ ఐ థింక్ చెప్పవసరం లేదు మెటీరియల్ క్వాలిటీ అయితే సారీ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఆ ప్రింట్స్ కాని నిజంగా హ్యాండ్ మేడ్ ప్రింట్స్ అంటే నేను చేసేదైతే హ్యాండ్లూమ్ అని అన్నారు సో అదైతే నిజంగా చాలా బాగుంది సారీ ఆ ప్రింట్స్ గాని క్లారిటీగా ఏమనుకున్నానంటే నేను నెట్ కాటన్ సారీస్ వస్తాయేమో అనుకున్నాను కాని ఇవి చూసి మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టారనమాట సారీస్ అందులో సరే అయితే మాకు పెట్టు అని చెప్పేసి అనంటే నేను మా మమ్మీ వాళ్ళకి కూడా పెట్ పెట్టాను మా మమ్మీకి మా అత్తయ్య వాళ్ళకందరికీ కూడా నేను నేను పెట్టుకునే దాకా సరేలే ఒకసారి ఒక రెండు సారీలు పెట్టుకొని ట్రై చేద్దాము మంచిగా వస్తే ఓకే లేదంటే వదిలేద్దాము అని మేమనుకున్నాం సరే అని చెప్పేసలా అనుకొనే ట్రై చేసాను నిజంగా అంటే చాలా నిజ్జంగా బాగున్నాయి అనమాట ఇంత మంచిగా వచ్చినయి అంటే ఆ సారీసు కాలిటీ కూడా నిజంగా అంటే తక్కువ ప్రైస్కి డీల్స్ పెడితే ఓకే ఇప్పుడు ఉండిపోయిన స్టాక్ని వీళ్ళు మళ్ళీ ఇలా పెట్టి అమ్మేస్తారు అని చెప్పేసి అని అనుకున్నాను గాని ఇది అలాగైతే లేదు చాలా మంచిగా క్వాలిటి అనేది రావడం జరిగింది ప్రింటింగ్ మెటీరియల్తో సహా నిజంగా స సారీ అనేది చాలా బాగుంది నన్ను చూసి మా మమ్మీ మా అత్తయ్య ఇంక మా వదిన వాళ్ళు ఈల్లందరూ కూడా పెట్టుకున్నారు వాళ్ళకి కూడా చాలా మంచిగా వచ్చినాయి సారీస్ అనేవి